నేను నా యొక్క చిన్నతనంలో మా యొక్క మతపరమైనటువంటి పండుగలు నేను ఈ యొక్క నృత్యంలో పాల్గొనడమనేది జరిగింది దానికోసం మేము చిన్నతనంలో దాదాపు ఒక నెల రోజులనేది ఆ యొక్క నృత్యాన్ని నేర్చుకోవడం జరిగింది నెల రోజులపాటు ఆ యొక్క నృత్యాన్ని నేర్చుకొని మా యొక్క పండుగ రోజున మేము దాన్ని ప్రదర్శించినప్పుడు చాలా సంతోషంగా అనిపిచ్చింది ఎందుకంటే ఆ వేసీ ఆ యొక్క నేర్చుకునేటప్పుడు కూడా చాలా ఉత్సాహమనేది మాతో మేము ఉత్సాహ పడేవాళ్ళం ఎందుకంటే వీళ్ళందర్లో మేమే బాగా చెయ్యాలి అందరికీ అందరికీ వేసే డ్యాన్స్ కన్నా అందరికి మేం వేసిన నృత్యమే నచ్చాలి అన్నా కసితో మేము నేర్చుకోవడం జరిగింది అంతే కసితో పట్టుదల ఎప్పుడూ వదులుకోలేదు మేము ఏ సమ్ ఏ సమయానికన్నా మేము నేర్చుకోవడానికి వచ్చేసే వాళ్ళము అదే విధంగా నేర్చుకున్నాం నేర్చుకున్నాం చాలా ప్రయాస పడ్డాం ఎందుకంటే కొన్ని దాదాపు ఒక వందల మంది ఈ యొక్క నృత్యాన్ని వేయడానికి వచ్చారు వాళ్ళల్లో మేము ఉన్నాం కానీ రాని అసలైన పండుగ రోజు వచ్చింది ఆ రోజు కూడా మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము వేయడానికి చాలా కసితో చాలా ఆత్రుతతో ఉన్నాము ఎదురుచూస్తూ ఉన్నాం ఆ టైంకి మేము వేసేటప్పుడు మేము ఎప్పుడైతే చేశామో మేము అనుకున్నాది సాధించగలిగాం ఎందుకంటే మేము ఎప్పుడైతే మేము చాలా ఒక కసిగా మేమెంతైతే నేర్చుకున్నామో అలాగే మేము చాలా ఉత్సాహంగా మేము అక్కడ ఆ యొక్క వేదిక మీద మేము మేము నేర్చుకున్న నృత్యాన్ని ప్రదర్శించడమనేది జరిగింది దానివల్ల మేము పడిన నెల రోజులు కష్టానికి ఆ రోజు ప్రతి ఒక్కరు చూసి ఆనందించారు వారు మేమేస్తున్నప్పుడు వాళ్ళు చూసి ఆనందపడేటప్పుడు మేము మాలో ఇంకా ఉత్సాహమనేది ఇంకా పెరిగిపోతూ ఉండేది ఇంకా వే చాలా బాగా వెయ్యాలి అని ఉత్సాహం మరింత మాలో శక్తి పెరిగిపోతూ ఉండేది వాళ్ళని చూసేదప్పుడు కాబట్టి అది అయిపోయిన తర్వాత వారు మమ్మల్ని మెచ్చుకోవడం చాలా అద్భుతంగా చేశారని మెచ్చుకోవడం ఎందుకంటే దాదాపు అందరిలో మేమే బాగా చేశామని అందరూ మమ్మల్ని మెచ్చుకోవడం అనేది చాలా మనసుకి ఎంతో హాయినిచ్చిందది ఎందుకంటే దాదాపు నెల రోజులు కష్టపడి ఒక్క రోజులో మేము ప్రదర్శించినప్పుడు వారు చూసే వారికి చాలా హ్యాపీగా అనిపించి చాలా ఉత్సాహాన్ని కూడా కలిగించాం మేము చాలా అద్భుతంగా చేశాము ఆ రోజున ఇదీ మేము ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేము ఎందుకంటే మా చిన్నటనంలో మేము వేసిందల్లా ఒకటే ఒకసారి వేశాము అది కూడా చాలా అద్భుతంగా వేశాము మొత్తం కొన్ని వందల మంది ముందు ఎటువంటి వేదిక మీద ఎటువంటి భయం లేకుండా చాలా ఉత్సాహంగా చాలా అద్భుతంగా స్వచ్ఛంగా చేసినటువంటి నృత్యం మేము అలాగ చాలా చక్కగా చేశాము అది చేసిన తర్వాత జనాలు నుంచి వచ్చిన అభిప్రాయాలు కూడా చాలా చక్కగా మమ్మల్ని మెచ్చుకోవడం మమ్మల్ని అభినందించడం కూడా మాకు చాలా బాగా నచ్చింది మేమైతే చిన్నతనంలో ఒకసారి అయితే మేము ఈ యొక్క పోటీల్లో పాల్గొన్నాం